మతం మతం మన భారతదేశం నుంచి ఉన్న ఎంత ప్రాముఖ్యత పాత్ర వహిస్తుంది అంటే ఇక్కడ వేరే ఇతర మతాలతో పోల్చిన మనవాళ్ళు వచ్చేసి ఏ క్రిస్టియన్ అయిన వాళ్ళైనా సరే మేమే అంటారు మాకు ఏ క్యాస్ట్ ఫీలింగ్ లేదు అని అంటారు అలాగే ముస్లిమ్స్ వచ్చేడికి కూడా వాళ్ళు కూడా ఏ కాస్ట్ ఫీలింగ్ ఉండదు అంటారు అదే మన హిందూస్లో వచ్చేటప్పటికి ఎంత కమ్యూనిటీ అంటే మతం అనేది ఎంత పాత్ర వహిస్తుంది అంటే వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు కాబట్టి అలా అని చెప్పి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ నిష్టగా ఉండరని కాదు వాళ్ళ దేవుడే వాళ్ళని మంచిగా పూజిస్తారు వాళ్ళు ఇలా ఇలా పూజించే వారు ఎవరి దేవుని వాళ్ళు పూజించుకోవడం వరకు బాగానే ఉంటుంది కాకపోతే వీళ్ళు కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక మీ దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కొన్ని అలాంటివి ఏం ఉండకుండా ఉండాలి అంటే మనమందరం కూడా ఒకటే గాడ్ అని వాళ్ళకి తెలిసేలా ఉండాలంటే ఎవ్వరిని నమ్ముకున్న గాడే కానీ మేము అందరం కలిసేటట్టు మనమందరం కూడా ఉంటుంది ఒక్కటే బట్ ఒకటే బ్లడ్ అనగా ఎందుకు అందరు తెలుసుకోవటం లేదు అన్నది మనకు అర్థం కావట్లే కాకపోతే ఇది మనమందరం కలిపి ఒకే మనమందరం కలిపి మానవులం మనం కూడా మనుషులమే గాడ్ కూడా మనుషులే అన్నది వాళ్ళు గ్రహించి మనమందరం ఒకేలా ఉండాలంటే ఈ మతం పిచ్చి పోవాలి అలాగే క్యాస్ట్ పిచ్చి పోవాలి అలాగే కుల పిచ్చి పోవాలి ఇవన్నీ పోతేనే కాని మనం భిన్నత్వంలో ఏకత్వం అన్నది సా కొనసాగించడానికి మనం ఏమి చేయలేము ఎందుకంటే అదొక్కటే బాగా మనుషుల బ్లడ్లలో నాటుకుపోయింది మనం ఎప్పుడైతే ఎడ్యుకేషన్గా చదువుకొని ఉంటామో అందరూ చదువుకొని ఉంటే అప్పుడు మనం ఇలా భిన్నత్వంలో ఏకత్వంగా ఉండడానికి మనం అందరం ఒకటే అని చెప్పేది ఓన్లీ ఎడ్యుకేషన్ మాత్రమే